భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలలో కొత్త ఉద్యోగాలు మరియు కొత్త పాత్రలు ఎక్కువగా ఏర్పడ్డాయి మరియు యువత ఈ మార్పులను ఎంతో ఆసక్తిగా స్వీకరించింది కొన్ని కొత్త రంగాలు ఉద్యోగాలు మరియు వాటి నుండి యువతకు ఎలాంటి అవకాశాలు వచ్చాయో అవి ఏమిటి తెలుసుకున్నాం యూట్యూబర్ వీడియోల రూపంలో పబ్లిక్కి సమాచారం అందించే వారిగా వాటిని తీస్తారు ఎడిట్ చేస్తారు అందులో తమకు నచ్చిన టాపిక్లపై వీడియోలు ఇస్తారు యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్గా మీరు ఫేమ్ ఆదాయాన్ని పొందవచ్చు టెక్నాలజీ విద్యా కుకింగ్ ట్రావెల్ రివ్యూస్ మరియు మరిన్ని విభాగాలలో నిరంతరం వీడియోలను విడుదల చేయవచ్చు సోషల్ మీడియా బ్లాగులు మరియు ఇతర వెబ్సైట్లు కంటెంట్ తయారు చేయడం ఈ టె ఈ టెస్ట్ ఇమేజెస్ వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో ఉండవచ్చు యువత ఈ రంగంలో క్రియేటివిటీని చూపించి ఫేస్ బ్రాండ్ లేదా ఆన్లైన్ కమ్యూనిటీని పెంచుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ టిక్టాక్ లింక్డిన్ వంటి ప్లాట్ఫామ్లపై పబ్లిక్ ఇంటరాక్షన్తో పబ్లిక్ ఫిగర్గా ఎదే ఎదిగే అవకాశాలు పాత్ర హాస్య నటులు ఒక ప్రత్యేకంగా కౌనగంగా పరోక్షకంగా ఆకట్టుకునే పాత్రలు చేస్తారు గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ చేసే వారు ఆడే గేమ్లతో ప్రేక్షకులను మానలు చేస్తారు ట్విచ్ యూట్యూబ్ ఫేస్బుక్ గేమింగ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా వారితో లైవ్ ఎంజాయ్ చేయడం గేమర్లు ఆడే గేములు వలన సోషల్ మీడియా ద్వారా సన్నిహితమైన విగ నేటి యువత ఎక్కువగా సాంకేతిక రంగం ఐటి ఏఐ డేటా సైన్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక రంగాలలో ఉద్యోగం అవకాశాలను లక్ష్యంగా పెట్టుకుంది